ఇక్కడ పంటలు ఎక్కువగా వరంగల్ మార్కెట్లో అమ్ముతాము లేకుంటే పరక్కాలలోనే అమ్ముతాము ఎందుకని అంటే వేరే రాష్ట్రంకి అమ్మవచ్చు కానీ ఎక్కువ ఇప్పుడు కష్టపడే రైతులు దగ్గరనే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు డబ్బులు వాళ్ళకి సగం మాకు సగం అంటే మాకు పెట్టుబడి కూడా రాదు అందుకే ఇక్కడ అమ్ముతాము కొంచెం లాభం వాళ్ళు కూడా తీసుకుంటారు తీసుకోరని కాదు మేము ఎక్కువ వరంగల్ మార్కెట్లోనే అమ్ముతాము ప్రత్తి అయిన కూరగాయలైనా వరియైనా వరి అంటే ఇంటికి అవుతుంది అంటే మా ఊళ్ళోనే కాంటా పెడతారు వేరే మధ్యవర్తి ద్వారా వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసుకుంటూ ఇక్కడ పెట్టి ఇక్కడ తీసుకుంటారు వడ్లు ఇంకేమైనా సీడు ఇచ్చేవాళ్ళంటే వాళ్ళే కొనుక్కొని వెళతారు ఇక మనము ఏదైనా బయట రాష్ట్రాల్లో అమ్మాలి అంటే వాళ్ళకు ఇప్పుడు మా దగ్గర నుంచి వేరే వాళ్ళకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంకో అట్ల నలుగురు ట్రాన్స్లేషన్ కావాలి కాబట్టి వచ్చే మేము చేసే దానికి సగం అమౌంట్ కూడా ఉండదు అంటే మేము పెట్టే పెట్టుబడికి ఆ సగం అమౌంట్ రాదు అని అర్థం అంతే కదా ఇప్పుడు నలుగురు చేతిలో పోయినప్పుడు వాళ్ళకి కొంచెం వాళ్ళకి కొంచెం వాళ్ళకి కొంచెం పోయేసరికి మనకి డైరెక్ట్గా మనకొచ్చి వాళ్ళే తీసుకెళ్ళేది ట్రాన్స్లేషన్ ఉంటే బాగుండు అలాంటి ఇబ్బందులు మధ్యవర్తి వ్యాపారులే ఎక్కువ లాభం పొందుతున్నారు ప్రభుత్వం నుంచి అంటే మాకు వాళ్ళే తీసుకెళతారు వాళ్ళే అకౌంట్లో డబ్బులు వేస్తారు ఇంకా ప్రత్తి కానీ ఏదైనా కూరగాయలు పెట్టిన కానీ మొక్కజొన్న అంటే సీడ్ పెడితే వాళ్ళు తీసుకెళతారు లోకల్ పెడితే మళ్ళీ మేమే మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవాలి అట్లాంటి ఇబ్బందయినా ఉంటుంది అదే ప్రభుత్వమంటే వారే కాబట్టి వాళ్ళు డైరెక్ట్ అకౌంట్లో వేస్తారు వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళు కూడా మేము అంటే మోసే వాళ్ళుంటారు కదా వాళ్ళకు వీళ్ళకు అంతా ఛార్జెస్ తీస్తారు మా కాడ నుంచే ఎటు చేసే రైతు నష్టపోతాడు ఎవరూ ప్రభుత్వమైన ప్రైవేట్ అయినా వాళ్ళు లాభం లేనిదే ఎవరూ చేయరు ఎవరూ కొనరు కష్టపడి చేసిన దానికి ఆ పంట చేతికి వచ్చి మన డబ్బులు చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు వర్షాలు వచ్చి పోను ఏదో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి అవుతూనే ఉంటాయి ఎక్కువ ఇక వేరే రాష్ట్రాలకి ఎందుకు అనంటే డైరెక్ట్ అమౌంట్ రాదు మధ్యవర్తులు నలుగురు ఐదుగురు ఉండాలి కాబట్టి అట్లా లాంగ్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు అంటే ఎక్కువ ట్రాన్స్లేషన్ చేయము దూరం ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి అన్నింటి ఖర్చు మా దగ్గర తీసుకుంటారు ట్రాన్స్లేషన్ ఖర్చు కాన్నుంచి మా దగ్గర నుంచే కాబట్టి ఆ ఖర్చులన్నీ ఎవరు భరించాలి ఉన్నవి అమ్ముడు ఇక్కడ వరకు వచ్చిన కాడికి ఇక్కడే అమ్ముకుందాము అని ఉద్దేశం కొద్ది ఇక్కడే అమ్ముకోవడం జరుగుతుంది దాని ద్వారా ఎక్కువగా బయట దేశాలకి అమ్మడానికి వీలుండదు